నమస్కారమండి మాకు మా పిల్లలకి కొంచెం టీషర్ట్స్ కావాలి రోజువారి టీషర్ట్స్ చూపించండి

ఫార్మల్స్ కూడా కావాలి నాణ్యమైనవి ఎక్కువ ధర అయినా పర్వాలేదు అంటే బాగుండాలి

చూపించండి మేము మాకు నచ్చింది ఎంత రేటు అయినా పర్వాలేదు తీసుకుంటాం మాకు గులాబీ రంగే కావాలి అలాగే తప్పకుండా మేము తీసుకుంటాము నేను చెప్పాను కదా అసలు అంటే మేము అది ఒక కార్యక్రమం చెయ్యడానికి కూడా మాకు టీషర్ట్స్ కావాలి అందరికి ఒకే కాబట్టి అందరికి ఒకే రకం ఉన్న టీషర్ట్సు ఒక పది చూపించండి రోజువారి వాడుకునే టీషర్ట్సు కూడా సెలెక్ట్ చేసి పెట్టుకుంటాం మీరు వాటిని కూడ ప్యాక్ చేయండి ఓకే సరే ఈ పింక్ టీషర్ట్ తియ్యండి అందరికి వచ్చి మాకు ఎరుపు రంగు టీషర్ట్ కావాలి అందరికి ఎరుపు రంగు టీషర్ట్ ఇవ్వండి ఒక పది టీషర్ట్లు సరే ప్యాక్ చేసెయ్యండి అలాగే అలాగే ఇన్ని చక్కగా చూపిస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు